నమస్తే అండి మీరు విజయనగరం లోకల్ గైడేనా అండి అంటే సార్ మేము హైదరాబాద్ నుంచి రావాలనుకుంటున్నాము నా పేరు సుప్రియ మేము ఇక్కడ ఇలా విజయనగరంలో క్లైమేట్ అనేది ఎలా ఉంటుందో చెప్తారా కొంచెం ఓకే అండి ఓకే అండి ఓకే అండి సార్ మేము వేడి ఎక్కువగా హీట్ ఎక్కువగా ఉంటుందని విన్నాము విజయనగరంలో ఎందుకు సార్ అలా ఉంటుంది

ఓకే అండి ఓకే ఓకే సార్ సార్ మేమక్కడ అగ్నిపర్వతం ఉన్నదని విన్నాము ఓకే అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుందండి ఓకే అండి అంటే ఓకే ఓకే అండి అక్కడ శీతాకాలంలో గూడా అంత హీటుగ ఉంటుందా లేకపోతే నార్మల్గా ఉంటుందా అండి ఓకే అండి సరే అండి అయితే త్యాంక్ యూ అండి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా త్యాంక్ యూ అండి ఓకే అండి చాలా త్యాంక్స్ అండి